అవును సార్ శివాజీ ప్లమ్మింగ్ సర్వీసెస్ సార్ చెప్పండి సార్ ఓకే సార్ వాటర్ లీకేజ్ ఒకటే ప్రాబ్లం ఉందా సార్ మీ ఇంట్లో ఓకే సార్ ప్లమ్మింగ్ సర్వీస్ ఉంది అంతా ఉంది మీకు ఎలా సార్ ఇప్పుడు అంటే ఓన్లీ బాత్రూమ్లో లీకేజ్ అవుతుందా లేకుంటే ఓన్లీ సింక్లో అట్లా లీకేజ్ అవుతుందా ఎక్కడని అంటే ట్యాప్స్ ప్రాబ్లమ్ ఉన్నాయి అట్లాగే సింక్ కూడా ప్రాబ్లమ్ ఉంది అవును సార్ ఇప్పుడు మన దగ్గర ఇప్పుడు పైప్స్లో పైప్స్ లోను రిపేర్ ఉంటుంది అట్లాగే కొన్ని ఓల్డ్ ఓల్డ్ మెటీరియల్ ఉంటుంది సార్ అది ఎట్లా మట్టి తోనీ మట్టి తోనీ తయారు చేసుంటుంది మీ ఇంట్లో ఎలాంటివి ఉన్నాయని మట్టితో తయారు చేసిట్టున్నాయా లేకుంటే నార్మల్ పైప్స్ లాంటివి కొత్తగా వచ్చిన నార్మల్ ఉన్నాయా సార్ ఓకే సార్ మన దగ్గర అవి కూడా అవైలబుల్ ఉన్నాయి ఓకే సార్ మీ దగ్గర ప్రాబ్లమ్ ఏంటి బాత్రూమ్ ఇంకా సింక్లో కొంచెం ఓకే సార్ ఇక్కడ రెండు సింక్స్ అండి ప్రాబ్లం ఉన్నాయి సార్ మీరు ఒకసారి దాని వాటి ఫోటో తీసి పంపీయగలుగుతారా మేమసలు అంటే ఆ పైప్స్ ఏంటివి ఒకసారి చూసి దాని బట్టి మేం ఇక్కడినుంచి సర్వీస్ మొత్తం అంటే ఏమేమేం కావాలనిచెప్పి తీసుకోనొస్తాము అట్లాగే ఇక్కడ మన కిచన్లోనే అన్నారు కదా దాంట్లో వాటర్ లీకేజ్ ఒకటేనా ఇంకేమన్నా లేకపోతే బాత్రూం అక్కడ కుడక ఏమన్నా ప్రాబ్లం ఉందా ఓకే ఓకే ఓకే అయితే ప్లంబింగ్ సర్వీసు ఎక్కువనే ఉంది సార్ ఇప్పుడు ప్రాబ్లమ్ ఎక్కువనే ఉంది సార్ మీరొకసారి మీరు నాతో పిక్చర్ షేర్ చేసుకుంటే బెటర్ ఉంటుంది సార్ అంటే నేను చెప్పేదానికి మీరు ఫోటో పంపించేశారనుకో దాని బట్టి నేను మీకు పైపులెలాంటివి తీసుకురావాలి ఎంతెంత లెంత్ అని చెప్పేసి చెప్తా ఒకసారి అట్లాగే నాకు కాస్ట్ వచ్చేసి ఇప్పుడు రెండు రకమైన పైపులు సార్ ఇప్పుడు మీరు ఓల్డ్ మెటీరియల్ అడిగారు కదా దాంట్లో మనకి ఫస్ట్ స్టాండే ఇక్కడంతా మనం ఫస్ట్ స్టాండే ప్రొవైడ్ చేస్తాం అందరికి అరౌండొక పైపు ఫీట్ బట్టి ఇంట్లో డిస్టెన్స్ చెక్ చేసుకోవాలి కదా సార్ ఒకసారి దాన్నిబట్టి నేను చెప్తాను సార్ రేట్ చెప్తాను మీ ఇంట్లో ఒకసారి మీరు డిస్టెన్స్ అంతా ఫోటో తీసి పంపీయండి దాని బట్టి నేను మీకు కాల్ బ్యాక్ చేస్తాను మీరొకసారి ఇక్కడ మన సర్వీస్కి విసిట్ అయినా పర్లేదు సారు మీకు అడ్రసు షేర్ చేస్తాను అయితే సార్ వాట్స్యాప్ నెంబర్ ఇదేనా సార్ మీకు ఓకే సార్ ఓకే సార్ త్యాంక్ యు సార్ త్యాంక్ యు